ఆన్లైన్ చదువులు అలాగే కోచింగ్ అనేవి పిల్లల జీవితానికి ఒక రకంగా ఉపయోగం పడుతున్నాయి అలాగే వారిపైన చాలా ప్రభావం కూడా చూపుతున్నాయి ఆన్లైన్ చదువులు కోచింగ్లు పిల్లలకు ఆ వారి సొంత వేగంతో మరియు సొంత సమయంలో నేర్చుకోవడానికి వీలు కలుపిస్తున్నాయి ఇది వారి వ్యక్తిగత అవసరాలకు మరియు నేర్చుకునే శైలికి అనుగుణంగా ఉంటుంది ఆన్లైన్ వనరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ శిక్షకులను మరియు విద్యా కంటెంట్లను పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాయి అలాగే అనేక ఆన్లైన్ లర్నింగ్ ప్లాట్ఫామ్లు కూడా వచ్చాయి వ్యక్తిగతకి కరినికరించిన నేర్చుకునే అనుభవాన్ని అందిస్తున్నాయి ఇక్కడ పిల్లలు వారి సొంత నైపుణ్య స్థాయికి అనుగుణంగా పాఠశాలలు ఎంచుకోవచ్చు అలాగే వారి పురోగతిపై నిజ సమయ అభిప్రాయాన్ని కూడా పొందవచ్చు ఆన్లైన్ చదువులు సాంప్రదాయ పాఠశాలల కంటే తక్కువ ఖరీదైనవి కూడా కావచ్చు ముఖ్యంగా ప్రయాణ ఖర్చులు మరియు ఇతర సంబంధిత ఖర్చులను కూడా తగ్గించడం ద్వారా అలాగే ఆన్లైన్ కోల్సుల ద్వారా కెరీర్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆన్లైన్ కోర్సులు మరియు సర్టిఫికెట్లు పిల్లలకు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు వారి కెరీర్ ఎంపికలను విస్తరించడానికి సహాయపడతాయి మనం ఆన్లైన్లో నేర్చుకోవడం వల్ల పాఠశాలకు వెళ్ళనవసరం లేదు ఆ విధంగా మనకి ప్రయాణ ఖర్చులు తగ్గుతున్నాయి అలాగే మన పాఠశాలల ఫీజు కూడా తగ్గుతుంది మనం స్క్రీన్ను ఎక్కువ సమయంగా చూడడం వల్ల మన కళ్ళు కూడా దెబ్బతింటున్నాయి దీనివల్ల ఇలాంటి విశేషాలు కొన్ని ఆన్లైన్ చదువులు పిల్లలపై ప్రభావితం చూపుతున్నాయి అధికా స్క్రీన్ సమయం పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సుకై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి కంటి సమస్యలు కంటి సమస్యలు నిద్రలేమి మరియు ఆ స్థూలకాయం వంటి సమస్యలకు పిల్లలు దారి తీస్తున్నారు అలాగే ఆన్లైన్ చదువులు పిల్లలకు ఇతర పిల్లలతో మరియు సంకర్షణ అవకాశాలను తగ్గిస్తున్నాయి వారిలో వారు మాట్లాడుకోవడానికి తక్కువగా అవకాశం ఉన్నాయి ఇది వారి సామాజిక నైపుణ్యాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది స్వీయ నిరంత్రణ మరియు ప్రేరణ లేని పిల్లలకు ఆన్లైన్ చదువులు ఒంటరిగా మరియు నిరాశపరిచేగా అనుభవం ఉంటాయి అదేవిధంగా అలాంటి పిల్లలకు ఆన్లైన్లో కాకుండా పాఠశాలలో చదువు చెప్తే వారు నిరాశ పొందరు అలాగే వారు కొంచెం ఉపాధ్యాయుల ద్వారా ప్రేరణ పొందుతారు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు సైబర్ బెదిరింపులు అలాగే వేధింపులకు అవకాశం కూడా కల్పిస్తాయి ఇది పిల్లల మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది అందరికీ నమ్మకమైన ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడం వల్ల కొంతమంది పిల్లలు ఆన్లైన్ చదువులు మరియు కోచింగ్లు యొక్క ప్రయోజనాలను పొందలేకపోతున్నారు